ప్రస్తుతానికి మన మీడియాలో కొన్ని జరిగే జరుపుతున్నారు జరగనివి అసల చూపిచడంలేదు మొన్న నేను ఎంఆర్వో ఆఫీస్కెళ్తే ఎంఆర్వో సార్ని కలిస్తే మా స్థలాల గురించి అడుగుదామని వెళ్తే కాగితాలు చూపిస్తుంటే నాలుగు మూడు రోజుల నుంచి తిప్పించుకుంటున్నారు ఇదిగో అదిగో అంటున్నారు ఇదిగో అదుగో అంటున్నారు మమ్మల్ని పట్టించుకున్న పట్టించుకోను కూడా పట్టించుకోవడంలేదు మీడియా సగం చూపిస్తుంది సగం చూపించడంలేదు జరిగే నిజాలు కొన్నయితే జరిగేవి చాలా జరుగుతున్నాయి అందులో ఒకసారి మా ఏరియాలో మొన్న అదే ఆడపిల్లల్ని మొన్న కదిలించాడు వాడెవడో కౌన్సిలర్ వాళ్ళ తాలూకా అంట వాడు మా ఇంటికాడ అరవోళ్ళ పిల్లని ఆడపిల్లల్ని ఇరిటేషన్ చేస్తున్నారు వాడిని చూస్తే గంజాయి తాగి మందు తాగి వాని చూస్తే వరస్ట్ వెదవలాగున్నాడు పెద్ద ఎవరో తాలూకా కౌన్సిలర్ తాలుకంటా సార్ మళ్ళీ మా ఏరియాలో నాయకుళ్ళు వాళ్ళ ఇంటి పక్కన పేకాటలు జూదాలు చిత్తాటలు కోడి పందాలు బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి

ఎక్కడ సార్ ఇంక మీడియా చూపిస్తుంది జరిగేవి కొన్నయితే జరగా జరిగేవి ఇంకా చాలా చూపించడంలేదు రేషన్ బియ్యాలు అక్రమాలు అన్నీ జరిగేవన్నీ ఏమి చూపించడంలేదు అవన్నీ జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవడంలేదు మీడియా తరపున జరుగుతుంది కొన్ని చూపిస్తున్నారు కొన్ని చూపించడంలేదు దీన్ని సహకరించండి సార్